మేము చివరిసారిగా చేసిన ప్రయాణం వైజాగ్ వెళ్ళాము కార్లో ఆ కార్ మాకు చాలా నచ్చింది ఆ కార్లోనే మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము ప్రయాణం చేసినప్పుడు కార్లో చాలా కంఫర్ట్గా ఉంది ఇంక ఏసి కూడా ఉంది కాబట్టి మాకు చాలా నచ్చింది మేము ముందు సారి వైజాగ్ వెళ్ళినప్పుడు అన్నిప్లేసులుకి తిరిగాము చాలా బాగా అనిపించింది మళ్ళీ మేము మామిడాడకి వెళ్దామని అదే ట్యాక్సీ అదే కార్ డ్రైవర్ని అడిగాము అయితే మేము అదే కారులో వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం